హలో మ్యామ్ చెప్పండి ఎస్ మ్యామ్ ఇదే మ్యామ్ ఆల్మండ్ ఆయిల్స్ వెజిటేబుల్స్ ఇంకా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా ఉంటాయి కదా ప్రతీ ఒక్కటి ఆఫర్స్ ఉన్నాయి మేడం ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ అంటే బిస్కట్స్ ఉన్నాయి ఎస్ మేడం ఆఫర్లో ఉన్నాయి ఎస్ మేడం మిల్క్లో ఎక్కువ డిస్కౌంట్ ఉండదు కానీ ఆయిల్స్లో ఉంది బిస్కట్స్లో ఉంది మ్యామ్ బిస్ బిస్కట్స్లో అయితే వన్ ప్లస్ వన్ ఉంది ఆయిల్ ఆయిల్ కాస్ట్ వన్ ఫార్టీ అయితే వన్ ఫిఫ్టీన్కే

ఇంకా అంతే మ్యామ్ ఇంకా బిస్కట్స్ అయితే కంపల్సరీ వన్ ప్లస్ వన్ మీరు ఎంత కాస్ట్లో తీసుకున్నా ఎలాంటి కాస్ట్లో తీసుకున్నా పిండి షుగర్ పప్పులు మ్యామ్ కందిపప్పు ఉంది కందిపప్పు టూ మోడల్స్ ఉన్నాయి పెసర పప్పు టూ మోడల్స్ ఉన్నాయి

మినప్పప్పు ఫుల్ది ఉంది కట్ చేసింది ఉంది అంటే విడదీసింది ఉంది డిఫరెంట్ ఉంటుంది మ్యామ్ దానికి దీనికి ఒక ఫైవ్ టెన్ రూపీస్ డిఫ్ డిఫరెంట్ ఉంటుంది ఓకే మ్యామ్ రామ్నగర్ స్టాప్ నుండి మనకి ఎటు సైడ్ రామ్ మీరు రామ్నగర్ నుండి అటు సైడ్ పాత బస్ స్టాండ్ పోయే రూట్లో ఒక రామ్ రామ్నగర్ స్టాప్ నుండి మా సూపర్ మార్కెట్ కరెక్ట్ టెన్ మినిట్స్ మ్యామ్ బై వాక్ ఓకే ఓకే వస్తుంది మ్యామ్ వచ్చి తీసుకోండి ఓకేనా